ప్రస్తుత పరిస్థితుల్లో అనువాద సాధనలో ఎక్కువగా ఉపయోగించేది మొబైల్ ఫోన్నే ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతీ ఒక్కరి మొబైల్ అనేది అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది ఉదాహరణకు గూగుల్లో వచ్చే విషయాలు ఆంగ్లంలో ఉంటాయి వాటిని మనం తెలుగులోకి అనువాదం చేసుకునే విధంగా సవరణ చేసుకోవచ్చు

గూగుల్ మ్యాప్ ద్వారా మనం చేరుకోబోయే గమ్యాన్ని కూడా వాయిస్ సెట్టింగ్ ద్వారా మనం ఎంత దూరంలో ఉన్నాము గమ్యానికి అనే విషయాన్ని ఎప్పటికప్పుడు వివిధ భాషల్లో మన మొబైల్ మనకు అందించడం జరుగుతుంది కాబట్టి ప్రస్తుతంలో ఉన్న కాలంలో మొబైలు అనేక విధాలుగా ఉపయోగపడుతుంది నేను ఎక్కువగా ఏదైనా తెలియని ప్రాంతానికి వెళ్ళినప్పుడు గూగుల్ మ్యాప్ ఉపయోగించి నేను చేరుకుపోయే గమ్యానికి ఇంకెంత దూరంలో ఉన్నాను ఇంకా ఎన్ని గంటలు పట్టవచ్చు లేదా ఎన్ని నిమిషాలు పట్టవచ్చు ప్రయాణానికి అనే విషయానికి తెలుసుకోవడానికి తెలుగు అనువాదంలో యాప్ సెట్టింగ్ చేసుకోని నా మొబైల్లో ఉపయోగిస్తూ ఉంటాను